చెప్పండి మ్యాడమ్ నమస్తే అవును ట్రావెల్ ఏజెంటే మ్యాడమ్ చెప్పండి మీరెంతమంది వస్తారు మ్యాడమ్ ఓకే మ్యాడం ఎన్ని రోజులు ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నారా మ్యాడమ్ మీరు తిరపతి ఎయిర్పోర్ట్లో దిగిపోతే అక్కడ ఫస్ట్ ఫస్టు మనము తిరుపతి దేవస్థానం దర్శించుకోని అట్నించి అటు నెల్లూరు వెళ్ళి నెల్లూరులో వాటర్ ఫాల్స్ ఉంది మ్యాడమ్ నెల్లూరులో వాటర్ ఫాల్స్ చూసుకున్న తర్వాత శ్రీహరికోట చూసుకొని శ్రీహరికోట నుంచి మనం మల్లా ఆ పై నించి కర్నూలు వెళ్ళి కర్నూలు బుజ్ మందుకి రాయలసీమ ప్రాంతమంతా చూసుకొని అదే విధంగా మనము నేరుగా మనం వైజాగ్ రావచ్చు మ్యాడమ్ వైజాగ్ వచ్చిన తర్వాత మనకి వైజాగ్లో బీచ్ రోడ్ ఆర్కే బీచ్ రుషికొండా బీచ్ యారాడ బీచ్ మనము బాగుంటాయి మ్యాడమ్ తర్వాత అక్కడి నించి మనకి దగ్గర్లో దేవరపల్లి వాటర్ ఫాల్స్ ఉంది మ్యాడమ్ అదే విధంగా మనకు పాడేరు మాలుకొండమ్మ తల్లి టెంపుల్ ఉంది పాడేరు హిల్సు పాడేరు హిల్స్ చాలా బాగుంటాయి మ్యాడమ్ అసలా శీతాకాలం ఇంకా బాగుంటాయి అదే విధంగా మనకింకా చెప్పాలనుకుంటే అక్కడ నుంచి అరకు బుర్రా కేవ్స్ అదే విధంగా లంబసింగి మారేడుమిల్లు మనకి బాగుంటాయి మ్యాడమ్ చూడడానికి మన అదే మ్యామ్ వన్ వీక్లో అయిపోతాయి మ్యాడమ్ అదే విధంగా మన అరకులో కూడా వన్ డే నైటు స్టే చేసుకోడానికి ఫైర్ క్యాంపులు ఉంటాయండి ఫైర్ క్యాంప్స్ ఉంటాయి మనం చాపరాయి ఉంటుంది మనకి వాటర్ ఫాల్స్ అక్కడ కూడా మనకి ఇబ్బంది లేకుండా చాలా బాగుంటాయి మ్యాడమ్ మీరు ట్రావెల్ చేయాలనుకుంటే మాత్రం ఈ ప్ల్యానింగ్ చేసుకోచ్చు మ్యాడమ్ ఓకే మ్యాడమ్ మీరు వచ్చే ముందు కాల్ చేస్తే మీకు అమౌంట్ ఎంత ఏంటి అనేది మీకు చెప్తా మ్యాడమ్ ఓకే మ్యాడమ్ త్యాంక్ యూ మ్యాడమ్